చెప్పు చెప్పు లావణ్య ఏమి చేయలే ఖాళీగా ఉన్న ఏమి సినిమా ఎందుకవ్వ ఊరికే నూట యాభై రెండు వందలు పెట్టాలి దానికి అంత దూరం పోయి ఎందుకు ఓటిటీలో మంచి మంచి సినిమాలు కొత్త కొత్త సినిమాలు వేస్తున్నాడు ఈడ చూసుకోవచ్చు కదా మంచిగా ఆడకి పోయి అదంతా చేసే కన్నా ఏ ఏమి వద్దు వస్తే వస్తా పట్టు చూద్దాము అని అనుకున్న కానీ ఏమి రాను ఎందుకంటే బాగా ఉంది కానీ నూట యాభై నూట యాభై కావాలనో రెండు వందలు కావాలనో టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అన్న ఐదు వందలు అవుతాయి టీవీ చానెల్ లలో ఆ ఐదు వందలు అవే అవుతాయి మంచిగా న్యూస్లో ఇందులో టీవీలలో వస్తున్నాయి కదా చానెళ్ళు మస్తు వస్తున్నాయి ఓటీటీలో కొత్త సినిమాలు అవి ఇవి బాగా వేస్తుండు కదా అవే చూసుకొని ఉండచ్చు ఎందుకు అంత దూరం పోయి డబ్బులు అన్నీ వేస్ట్ అవు ఓటీటీలో నెలకు మూడు వందలు నూట యాభై రెండు వందలు కట్టినాం అనుకో నెల అంతా చూసుకోవచ్చు కదా మంచి మంచి సినిమాలు వస్తాయి ఒక్క సినిమాకు పెట్టే పైసలు నెల అంతా మంచి సినిమాలు చూసుకోవచ్చు మనం నాకైతే ఇష్టం లేదబ్బా ఇంట్లో చూద్దామని అనుకుంటున్నాను ఓటీటీలో డి నాకైతే ఇష్టం లేదు నువ్వు ఏమంటావు టీవీ ఛానన్లలో వస్తున్నాయి కదా మంచి మంచి సినిమాలు ఇళ్ళలో టీవీ సినిమాలు టీవీ టీవీలలో చూసుకుంటాను అందుకని రాను ఇప్పుడు మంచి సినిమాలు వస్తున్నాయి మంచిగా వస్తున్నాయి అన్నీ టీవీ చానెల్లలో అందుకని రావద్దని అనుకుంటున్నాను మంచి సినిమాలు నడుస్తున్నాయి ఇప్పుడు ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి అవే ఏ ఏం రాను నేనైతే ఓటీటీలో ఇళ్ళలో చూద్దాంలే టీవీ ఛానల్లో వస్తున్నాయి కదా మంచి మంచివి ఒక రోజు పెట్టే పైసలు నెల అంతా వస్తున్నాయి నెల అంతా మంచి మంచి కొత్త సినిమాలు వస్తాయి సరే మరి